నూనె దుకాణమే ఏ నూనే కావాలి అదే కొబ్బరిని నూనెనే దేనికి కూరలక నెత్తికా దేనికి వంటకాలకా అదే ఎన్ని లీటర్లు మేము అంటే మాది హోల్సేల్ రీటేల్ అంటే పది లీటర్లా లీటర్కి మరి మూడు వందలు డిస్కౌంట్ ఏమము ఉండదు మా దగ్గర మంచిగా నాణ్యమైన ఆయిల్ దొరుకుతుంది అన్నిట్లల్లకు వాడోచ్చు మనం కొబ్బరి కొబ్బరితోని మనం కొబ్బరి డైరెక్ట్ మనకే తోటలున్నాయి అవిటి నుంచే కొబ్బరి తీసి పండిస్తాం అందుకే మొత్తం మ మనది మంచిగుంటుంది మిషన్లు ఏం కెమికల్స్ అవి ఏం కలపము అందుకే రేట్ ఎక్కువ అదే మూడు వందలు లాస్ట్ రెండు వందల ఎనభైకి వస్తుంది పిల్లు చూడాలి మీరు ఎప్పుడోస్తారు ఈరోజు వస్తారా అదే ఏ టైంకి వస్తారు అని సరే నే నేను మా అంటే పిల్లగాడు ఉంటాడు పిల్లగానికి చెప్తాను మీ నెంబర్ ఆయన నెంబర్ మీ ఆయన నెంబర్ ఆయన నెంబర్ మీకు ఇస్తాం సరే నేను ఆయనకి నెంబర్ ఇచ్చి చెప్తానండి